మొత్తం ఆసుపత్రిలలో రద్దీ ఎక్కువసేపు వేచి ఉండటం కనబడుతుంది అటువంటి సవాళ్ళు ఇవి ఆసుపత్రిలో రద్దీ ఎక్కువసేపు వేచి ఉండడం వల్ల ముఖ్యమైన పరిణామాలుగా రోగులు ఆరోగ్యంపై ప్రభావం తక్షణ చికిత్స అవసరమైన చికిత్స తక్కిన సమయంలో జరగదు దు వైద్య సేవల నాణ్యత తగ్గుతుంది వైద్యులు సిబ్బంది ఒత్తిడికి గురై సేవల ప్రామాణం తగ్గవచ్చు అధిక భారం ఎక్కువ సమయం ఆసుపత్రిల్లో ఉండడం వల్ల రోగులకు అదనపు ఖర్చులు అవుతుంటాయి మనస్థాపం అస్వస్థతలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు నిరాసకు గురి అవుతుంటారు అనారోగ్య వ్యాప్తి ప్రమాదం ఆసుపత్రిలో ఎక్కువ ఉండడం వల్ల సంకరణం జరుగుతుంది వ్యాధులు వ్యాపిస్తూ ఉంటుంది

వాళ్ళ వల్ల ఎక్కువ వ్యాధులు వ్యాపించటం జరుగుతుంది ది అందువల్ల తక్కిన కుటుంబ సభ్యులకు కూడా వ్యాధికి గురి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఎక్కువసేపు హాస్పిటల్ క్యూలో వెయిట్ చేస్తున్న వల్ల ల జబ్బులకి వ్యాపించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ది ప్రస్తుత హాస్పిటల్ పరిస్థితుల్లో వ్య పనిచేసే వాళ్ళు తక్కువగా ఉండటం వలన ఎక్కువసేపు విపత్తి జరుగుతుంది వాళ్ళు కూడా పని ఒత్తిడి వల్ల ఇబ్బందికి లోనై పేషెంట్లు పట్ల ఉండే గౌరవం బాధ్యతలు కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి